నేను నా పుట్టినరోజు సందర్భంగా షాప్కి వెళ్ళి ఒక శారీ తీసుకోవడం జరిగింది ఆ శారీ నాకు ఇష్టమైన రంగు గులాబీ రంగు దానికి నేను ఆకర్షితురాలిని అయ్యి అది ఎంతో ఖర్చుతో కూడినప్పటికి దానిని ఎంతో ఇష్టంతో తీసుకోవడం జరిగింది నేను నా స్నేహితులు ఆ యొక్క చీరను ఎంతో ఇష్టంతో తీసుకొని అందరం ఒకేసారి కొనుక్కోవడం జరిగింది అయితే అది తీసుకొని నా పుట్టినరోజు సందర్భంగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత దానిని ఒకసారి వాష్ చేయగా అది మొత్తం గులాబీ రంగు మొత్తం కూడా నీటిలో కలిసిపోయింది రంగు మొత్తం పాడైపోయింది పాడైపోయి మొత్తం చీర అంతా కూడా పాత రంగు చీరల అయిపోయింది అంతేకాదు చేరుకున్నటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా నీటిలో పెట్టగానే ఊడిపోయినాయి నేను ఎంతో ఇష్టంతో తీసుకున్న చీర ఈ విధంగా అవ్వడం జరిగింది అంతేకాదు గులాబీ రంగు చీర మీద ఉన్నటువంటి ఎంబ్రాయిడింగ్ ఏంటి డిజైనింగ్ ఇవంతా కూడా ఒక్కసారికే మొత్తం పాడైపోయి చీర మొత్తం పాత చీరలా అయిపోయింది నేను తీసుకున్న చీరలో ఈ చీర ఈ విధంగా జరగడం జరిగింది అదే రీతిగా ఆ చీరకు ఉన్నటువంటి జాకెట్ని కూడా నేను దానిపై ఉన్నటువంటి ఎంబ్రాయిడింగ్ చూసి ఎంతో ఇష్టపడి తీసుకున్నాను ఆ జాకెట్ కు ఉన్నటువంటి ఎంబ్రాయిడింగ్ అది కుట్టించుకోని వేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ మొత్తం ఊడిపోవడం జరిగింది ఒకసారి ఉతకడంతో అదే విధంగా చీర మొత్తం ముడతలు మడతలుగా చిరిగిపోయినట్టుగా అయిపోయింది ఈ విధంగా తీసుకున్నటువంటి ఇష్టమైన చీర ఈ రీతిగా అయ్యింది